తెలుగు వ్యక్తులు ఆ భాష రాని వారితో మాట్లాడడానికి ఎలా మాట్లాడుతారు అంటే ఒకటి అందులో కొద్దిగా ఇంగ్లీష్ పదాలు కలిపి వాడడం లేదా హిందీ వాళ్ళ వాళ్ళు ఎదురు వాళ్ళు హిందీ వాళ్ళు అయితే వాళ్లకు కొన్ని కొన్ని హిందీ పదాలు వాడుతూ వాళ్లకు అర్ధమయ్యేలా చెప్పడం చెప్పడానికి ట్రై చేస్తారు అదేవిధంగా సైగ భాషలు వాడడానికి కూడా తెలుగు వాళ్ళు ఉపయోగిస్తారు బట్ ఉదాహరణకి ఎట్లా అంటే ఇప్పుడు ఒక కారు ఒక తెలుగు రాని వ్యక్తి ఒక కారులో వచ్చాడనుకోండి ఇప్పుడు ఆ కారు ఎవరిది అని ఎలా అడుగుతారు అంటే ఆ కార్ వైపు చూపిస్తూ బండి బండి బండి అంటే ఇలా ఒకే పదాన్ని రెండు మూడు సార్లు తెలుగులో అంటూ బండి బండి ఎవరిది ఎవరిది అంటూ చెయ్యి ఆడిస్తూ అడుగుతారు ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ ఎప్పుడు వెళ్తావు అని ఒక తెలుగు ఒక తెలుగు రాని వ్యక్తిని ఎలా అడుగుతారు అంటే ఇప్పుడు హైదరాబాద్ పేరుని మూడు నాలుగు సార్లు ఉద్దరిస్తూ ఎప్పుడు ఎప్పుడు అంటూ చేయి ఆడించడం జరుగుతుంది ఉదాహరణకు హైదరాబాద్ హైదరాబాద్ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నావు అదే విధంగా తెలుగు భాష రాని వారు ఎవరైనా ఎదురుగా వస్తే వాళ్ళు తెలుగు భాష ఇంతవరకు వినని వాళ్ళు అయితే వాళ్లకు ఇక లోకల్ ఇక్కడ లోకల్లో యూస్ చేసే కొన్ని హిందీ పదాలు యూస్ చేయడం గానీ లేకుంటే లోకల్లో యూస్ చేసే కొన్ని ఇంగ్లీష్ పదాలు యూస్ చేయడం గానీ జరుగుతుంది ఎలా అంటే ఇప్పుడు వద్దు వద్దు అని ఎవరికైనా తెలుగు రాని వ్యక్తికి చెప్పా చెప్పాలి అంటే ఇప్పుడు నక్కో నక్కో నక్కో అని చెప్పేసి వాళ్లకు సైగ చేయడం జరుగుతుంది అదే ఇంగ్లీష్ వాళ్ళనుకో ఎప్పుడు ఎప్పుడు ఎలా జరిగింది అని అడగడానికి వెన్ వెన్ వెన్ హ్యాపెండ్ వెన్ హ్యాపెండ్ అని ఇలా కొన్ని కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతూ వాళ్లకు వాళ్లకైతే అర్థం చేయడానికి అయితే తెలుగు వాళ్లయితే ప్రయత్నించడం జరుగుతుంది అంతే విధంగా ఏందంటే తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు తెలుగు రాని వాళ్ళు వారికి కూడా ఇక్కడి ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రజలకి హిందీ భాష మీద కొంచమైతే పట్టు ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీషులో కూడా కొంచెం అయితే పట్టు ఉంటుంది సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఎవరైనా తెలుగు రాని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడల్సిన మాట్లాడల్సిన అవసరం పడితే వీళ్లకు వచ్చిన ఆ కొద్ది హిందీ వాడుతూ ఆ కొద్ది ఇంగ్లీష్ని మాత్రం వాడుతూ వాళ్లకైతే వీళ్ళ చెప్పాలనుకున్న విషయం అయితే చెప్పడం జరుగుతుంది అంతే విధంగా ఏందంటే ఒకవేళ ఆ తెలుగు వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి పూర్తిగా చదువు రాకపోతే లైక్ అసలు అతను చదువుకొని వ్యక్తి అయ్యు అయ్యుంటే కంప్లీట్గా అతను ఇలా సైగ భాషలోనే చెప్పడం జరుగుతుంది ఉదాహరణకు ఎవరు నువ్వు అనడిగా అడగడానికి ఆ ఎదురు వ్యక్తికి తెలుగు రాలేదనుకోండి చెయ్యిని అడ్డంగా ఊపుతూ ఎవరు నువ్వు అతని ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని చెయని అడ్డంగా ఊపుతూ అడగడం అయితే జరుగుతుంది అదే విధంగా ఇక్కడ ఏం చేస్తున్నావు అడగడానికి చెయ్యిని నిలువుగా ఊపుతూ ఇక్కడ ఏం చూస్తున్నావు ఇక్కడ ఏం చూస్తున్నావు అని అయితే అడగడం జరుగుతుంది సో ఈ విధంగా తెలుగు రాని వాళ్ళు తెలుగు రాని వాళ్ళు గనక మన దగ్గరికి వచ్చినట్టయితే ఈ తెలుగు భాషమాట్లాడే వ్యక్తులు ఇలా ఈ సైగా భాష ఉపయోగిస్తూ అదే కొద్ది కొద్దిగా ఇంగ్లీషు ఉపయోగిస్తూ కొద్ది కొద్దిగా హిందీ ఉపయోగిస్తూ వాళ్లకైతే చెప్పడం అనేది జరుగుతుంది